మంచి కాలేజీలకు సంబంధించి భారత దేశంలో మంచి కాలేజీలు యూనివర్సిటీలు హైదరాబాదులో చాలా ఉన్నాయి హైదరాబాదులో వరంగల్ కూడా ఉన్నాయి వరంగల్లో కరీంనగర్లో మంచి కాలేజీలు హాస్టల్స్ యూనివర్సిటీలు కూడా చాలా ఉన్నాయి పిల్లలు సైన్స్కు సంబంధించి వాళ్ళు నేర్చుకోవడానికి మంచి విద్య కోసం మరీ దేశం దాటి పోకుండా ఇక్కడ ఇక్కడే చదువుకోవడానికి అయితే చాలా మంచి యూనివర్సిటీలు ఉన్నాయి మంచి కాలేజీస్ ఉన్నాయి